ప్రధానమంత్రి పోషణ పథకం అనేది భారత ప్రభుత్వం యొక్క పథకం ఇది ప్రభుత్వం మరియు ప్రభు త్వ సహాయక పాఠశాలలో చదువుతున్న అర్హులైన పిల్లలకు వేడివేడి భోజనం అందించడానికి రూపొందించబడింది ఈ పథకం రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది పిఎం పోషణ పథకం ఒక ప్రయోజనా లక్ష్యా అర్హులైన పిల్లల పోషకాహార స్థితిని మరుగుపరచడం పిల్లలు హాతృ మరియు పాఠశాలలో పాల్గొనే మార్గాన్ని మెరుగుపరచడం భారతదేశంలో పోషకాహార లోపంను తగ్గించడం పిఎం పోషణ్ పథకం కింద మొదటి నుండి ఎనిమిదో తరగతి వరకు చెందిన అర్హులైన పిల్లలందరికీ వేడి వేడి భోజనం అందించబడుతుంది పథకం యొక్క భోజనం ప్రతీరోజు మూడు వందల క్యారెల్ క్యాలరీలు పన్నెండు గ్రాముల ప్రోటీన్ మరియు వంద గ్రాముల కార్బోహైడ్రేట్స్ కలిగి కలిగి ఉంటుంది ఈ పోషకాలన్నీ పిల్లల మొత్తం పోషకాహార అవసరాలను తీర్చడానికి సరిపోతాయి పిఎం పోషణ పథకం భారతదేశంలో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తుందని భావిస్తున్నాను పిల్లలకు సరైన పోషణం లభించడం వల్ల వారు ఆరోగ్యంగా మరియు బలంగా పెరుగుతారు ఇది వారు చదువు మరియు భవిష్యత్తులో విజయం సాధించే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది ప్రస్తుతం పీఎం పోషణ్ పథకం పదకొండు లక్షల ఇరవై వేల మంది పాఠశాలలో ఇరవై పాఠశాలలో పదకొండు కోట్ల ఎనభై లక్షల మంది పిల్లలను కవర్ చేస్తుంది పథకం యొక్క భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలో మరియు పిల్లలను కవర్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్న్